మా సమీపంలో అతి దగ్గరగా ఉన్న చెరువు కన్నెల చెరువు అక్కడ చాపలు చాలా అరుదుగా దొరుకుతాయి చాపలు పట్టడానికి మేము కూడా అక్కడికి అప్పుడప్పుడు వెళ్తుంటాము అక్కడ చాపలు చాలా ప్రత్యేకంగా కూడా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి